టెక్నాలజీ వల్ల మన జీవితం అనేది చాలా రకంగా మార్పులు వస్తాయి మన జీవితంలో ఎందుకు అంటే టెక్నాలజీ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉన్నాయి టెక్నాలజీ వల్ల మనం రోజు పొద్దున్నే అన్ని మన ఫోన్లోనే అన్ని చూసుకుంటాము ఏం న్యూస్ కావాలన్నా మనకి ఫోన్లోనే దొరుకుతుంది టీవీ కావాలన్నా ఫోన్లోనే వస్తుంది మనకి ఏమైనా తెలియనవి ఉన్న అవి ఫోన్లోనే తెలుసుకోవచ్చు నేటి రోజుల్లో అయితే పిల్లలు ఏ పిల్లల చేతిలో చూసిన మొబైల్ ఫోన్ ఉంటుంది ఇంకా ఇంటర్నెట్ ఉంటుంది వాళ్లు కొంతమంది దాన్ని మంచికి ఉపయోగిస్తున్నారు కొంతమంది చెడుకి ఉపయోగిస్తున్నారు టెక్నాలజీని అలాగే కొంతమంది పిల్లలు చదువుకోడానికి యూట్యూబ్ అని గూగుల్ అని చాలా వాటిలో వాటి యూస్ చేసుకుంటున్నారు అందరూ టెక్నాలజీని వాళ్లకు తెలియనివన్నీ ఆ గూగుల్లో కొట్టి తెలుసుకుంటున్నారు ఇంకా కొంతమంది యూట్యూబ్ ద్వారా చాలా క్లాసులు నేర్చుకుంటున్నారు కోచింగ్లు నేర్చుకుంటున్నారు చాలామంది యూట్యూబ్ని యూట్యూబ్ని యూట్యూబ్ వల్ల నేర్చుకోవడం యూట్యూబ్ ద్వారా సంపాదించుకోవటం అలా చేస్తున్నారు ఈ టెక్నాలజీ వల్ల నాకు కూడా చాలానే ఉపయోగపడింది ఏమిటి అంటే టెక్నాలజీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను తెలియనవన్నీ తెలుసుకుంటున్నాను ఏం చూడాలన్న చూస్తున్నాను ఇప్పుడు చాలా దూరాలు నుంచి ఉంటాయి అవన్నీ మనం వెళ్లి చూడలేకపోయినా ఇలా మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ వల్ల స్మార్ట్ ఫోన్ వల్ల తెలుసుకుంటున్నాను ఇందులో చూస్తున్నాను తెలియనవన్నీ దానివల్ల టెక్నాలజీ మనకి చాలా రకంగా ఉపయోగపడుతుంది చాలా మార్పులు కూడా తెస్తుంది కొంతమంది పిల్లలు ఏంటంటే టెక్నాలజీ చెడుగా యూస్ చేస్తారు చెడుగా యూస్ చేయటం అంటే వాళ్లు దాన్ని మంచికి కాకుండా చెడుగా పిచ్చి పిచ్చివన్నీ చూసి దానికి అలాగే చూస్తూనే ఉండి వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుందని కూడా తెలుసుకోకుండా వాటిని అలా చూస్తున్నారు టెక్నాలజీ వల్ల మనకి ఉపయోగాలు ఉంటాయి ఉంటే ఇంకా నష్టాలు కూడా ఉంటాయి అందుకని నా జీవితంలో అయితే టెక్నాలజీ అనేది మంచి స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ వల్ల మంచి లాభాలే జరిగినయి నేను తెలియనివన్నీ తెలుసుకున్నాను అన్ని